నా జీవితంలో నాకు బిగ్గరగా నవ్వు తెప్పించిన పుస్తకం తెనాలి రామకృష్ణ కథలు చిన్నప్పటినుంచి నేను ఈ కథలను చదువుతూనే వచ్చాను ఇందులో కథలు తెలివితేేటలు వ్యంగ్యం హాస్యం కలగలిపి ఉంటాయి ముఖ్యంగా తెనాలి రామకృష్ణ తమ చమత్కారాలతో సమస్యలను ఓ వినోదాకాత్మక కోణంలో పరిష్కరించడమే కాదు ఇతరులను కూడా ఆశ్చర్య పరిచే విదంగా ఉంటాయి నన్ను బాగా నవ్వించిన కథలు ఈ పుస్తకంలోని అనేక కథలు నవ్వు తెప్పించాయి కానీ కొన్ని ప్రత్యేకంగా గుర్తుండిపోయాయి పండితుల అహంకారం ఒకసారి రాజా కృష్ణదేవరాయల సభలో పండితులు తమ తెలివితేేటల గురించి గర్వంగా మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తెనాలి రామకృష్ణ వారికి బుద్ధి చెప్పేందుకు ఒక చిన్న నాటకాన్ని వేసి వాళ్ళ అహంకారాన్ని ఎలా తక్కువ చేసి చివ చివరికి రాజుకు కూడా నవ్వించాడో చదివినప్పుడు నాకు ఎంతో సరదాగా అనిపించింది ముక్కు తగ్గించుకోవడం

రాజు ఒకసారి క్రొత్త రాజ్యంలోని మంత్రిని తన మంత్రి వర్గంలో చేర్చుకోవాలనుకున్నాడు అయితే అతని ముక్కు చాలా పొడవుగా ఉండేది తెనాలి రామకృష్ణ తన తెలివితేేటలతో మీ ముక్కు చాలా పొడవుగా ఉంది దయచేసి కొంచెం తగ్గించుకోండి అంటూ సూటిగా చెప్పిన తీరు అంత నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది వజ్రభూషణాన్ని వజ్రం చేయడం ఒకసారి రాజుగారు తెలివి రామకృష్ణునికి ఒక విలువైన వజ్రభూషణాన్ని ఇచ్చి దీని ఉపయోగించి విలువైన పని చేయమని చెప్పారు కానీ తెనాలి తన తెలివితేేటతో వజ్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోయించి సగం కోడిగుడ్డు కోయడానికి వాడినట్లు నటించడం చాలా ఆస్యస్పదంగా ఉంటుంది హాస్యంలోని మర్మం ఈ కథలు ఎందుకు నవ్వు తెప్పిస్తాయంటే ఎందుకంటే ఇవి మన మానసిక స్థితిని అలసట నుండి బయటపడేలా చేస్తాయి కొన్ని కథలు చదువుతున్నప్పుడు మనం కూడా ఆ సందర్భంలో ఉన్నట్లు అనిపిస్తుంది తెనాలి రామకృష్ణ పాత్రలో చతురత చమత్కారం మరియు సమయస్ఫూర్తికారణంగా ప్రతీ కథలో ఒక ప్రత్యేకమైన హాస్యం ఉంటుంది అలాగే ఈ కథలు కూడా నాకు ఒక ముఖ్యమైన విషయం నేర్పాయి ఏ సమస్యనైనా సరదాగా తెలివిగా చూసుకుంటే దాన్ని అధిగమించడం చాలా సులభమవుతుంది మీరు చదివిన ఏ సమస్య అయినా హాస్య పుస్తకం ఏమిటి అది మీకు ఏ విధంగా నవ్వు తెప్పించింది